నేను ఎవరికీ పెయింటింగుతో లేదా చేత్తో తయారు చేసిన కార్డుని కానీ బహుమతిని కానీ ఇవ్వలేదు కానీ చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ మీద వాళ్ళ పేర్లు రాసి ఇచ్చాం అది ఇచ్చినప్పుడు మనమే తయారు చేసి ఇచ్చినంత ఫీలింగ్ వచ్చేది మనము వాళ్ళ నేమ్ని మన చేత్తో రాయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కార్డుని కొన్ని సంవత్సరాల వరకు మనం ఇచ్చిన గుర్తుగా దాచుకునే వారు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ కార్డుకి చాలా విలువ ఉండేది